అమ్మ చెప్పమ్మా ఎవరమ్మా నమస్కారం అమ్మా ఎవరు కావాలమ్మా చెప్పమ్మా

ఏం కావాలమ్మా నువ్వు ఇక్కడ ఏమైనా తెలుసుకోవాలా నువ్వు కూడా మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయమ్మా మీకు ప్రసిద్ధ కళలంటే ముందుగా చెప్పాల్సినవీ పెయింటింగ్ అండి పెయింటింగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు పెయింటింగ్ చేస్తారండి అంటే పెయింటింగ్ కళ అనేది మన ఆంధ్రప్రదేశ్ కళ పెయింటింగ్ మీకు కొంతమంది చేతులతో వేస్తారు కొంతమంది పెన్సిల్తో వేస్తారు కొంతమంది బ్రష్లుతో వేస్తారు పెయింటింగు అది ఒక కళ కింద ఉండిపోయిందండి మనకి ఇంకొకటి ఏంటంటే మట్టి కుండలు తయారు చేస్తారు కుమ్మరి ఆ కళ కూడా మన దగ్గర రకరకాల కుండలు ఉంటాయి అది అలాగాని మట్టి బొమ్మలు ఉంటాయమ్మ మట్టి బొమ్మలు మట్టి బొమ్మలు కూడా మన ఇక్కడే తయారవుతాయి ఆంధ్రప్రదేశ్లో అలాగే కొంతమంది ఇంకా కొయ్య బొమ్మలు కూడా తయారు చేస్తారు చెక్కతో చేసేవి అవి కూడా మన ఆంధ్రప్రదేశే ఇవన్నీ ఇవన్నీ కూడా అన్నింటికంటే ఏంటంటే కూచిపూడి కథాకళి ఇలాంటి కళలు కూడా మాకు నృత్య కళలు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీకు మట్టి బొమ్మలు కూడా ఇక్కడ ఈ అప్పటికి అప్పుడు చేసి ఇమ్మన్నా కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మట్టి బొమ్మలు ఇలా కొయ్యి మ మట్టి గాజులు కూడా అమ్మా మట్టి మట్టి గాజులు అనేవి కూడా ఒక కళ అది మంచిగా తయారు చేస్తారు మ మట్టి గాజులు ఇలాంటి కళలు ఇంకా చాలా ఉన్నాయి అవును మట్టి గాజులు మీకు విజయనగరం ఆరు ఆ ఊరికి వెళితే కనుక మీకు చేస్తారు సరే అమ్మా దగ్గుకి దగ్గు తగ్గడానికి మీకు దారిలో కొనుక్కోండి అమ్మా ఏమైనా టాబ్లెట్ మరి వాతావరణం మారిపోయింది కదా

ఇదిగో అమ్మా జాగ్రత్తగా వేళ్ళు